ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల ఏడు ఇది నా మిత్రుని యొక్క పుట్టినరోజు ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఇది మా దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అయినా ఏ